ఆడపిల్లలు మాత్రం ఇంట్లో ఉన్న సమయంలో ఎక్కువ ఇట్లా హైర్ స్టైల్స్ వేసుకోవడం కాని మేకప్ వేసుకోవడం ఆ అప్పట్లో మాత్రం ఎక్కువ ఇట్లా బోల్ ఆటలాడుకోవడం బయట తొక్కుడుబిళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం అట్లా చేసేవాళ్ళు ఆ ఇప్పుడు మాత్రం ఎక్కువ ఎక్కువ నేను చూసిన పిల్లలు మాత్రం ఇట్లా యూట్యూబ్ చూసుకొంటా ఆ వంటకాలు చూసి ఆ ఇట్లా ట్రైల్స్ వేయడం కాని అట్లా చేస్తున్నారు ఆ అబ్బాయిలు మాత్రం సైకిళ్ళకి వెళ్ళడం అంటే సైక్లింగ్ చెయ్యడం ఇట్లా గేమ్స్ ఆడుకోవడం ఇప్పుడు అందరికి మొబైల్స్ ఉన్నాయి కాబట్టి వీడియో గేమ్స్ ఆడడం కాని యూట్యూబ్లో ఏదైనా ఆ కొత్త మూవీస్ వచ్చినా చూడ్డం కాని ఇట్లా ఫ్రెండ్స్ని కలవడం కూడా చాలా తక్కువ అయిపోయింది అంటే ఇప్పుడున్న పిల్లలు ఆ నేను చూసిన పిల్లలు మాత్రం ఖాళీ సమయం దొరికితే మాత్రం ఇవే ఆ అందరంతే ఇప్పుడున్న జెనెరేషన్లో అయితే పిల్లలందరూ మొబైల్స్ పట్టుకునే యూస్ చేస్తున్నారు